నేను గొంతు అల్ అలిసిపోయినప్పుడు కానీ గొంతు కొంచెం బొంగురు పోయినప్పుడు కానీ ఏం చేస్తానంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటానంటే ఇలా గొంతు కొంచెం అలసిపోయినప్పుడు మనం ఏమి గట్టిగా అరవకుండా కొంచెం నిదానంగా మాట్లాడాలి అప్పుడైతే గొంతుక్కు కొంచెం రిలీ అలసట గా అలసట తీరినట్టుగా ఉంటుంది మనం ఆ టైంలో కూడా గట్టి గట్టిగా మాట్లాడ్డం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే గొంతు మీద ప్రెషర్ అనేది పడుతుంది అప్పుడు గొంతు నొప్పి అనేది వస్తుంది కాబట్టి మనం అలాంటివి చేయకూడదు అరవడం కానీ అలాగే మనం వేడి వేటిని వేడి నీళ్ళల్లో కొంచెం కానీ పాలల్లో కానీ కొంచెం పసుపు వేసుకుని తాగడం వల్ల మనకి గొంత అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది ఎటువంటి ఎటువంటి రోగాలు కూడా ఏమీ రావు దానివల్ల కొంచెం గొంతు రిలీఫ్ అయ్యి మనకప్పుడు స్వ పాడటానికి కానీ స్వరం కానీ అప్పుడు మీకు బాగుంటుంది మాట్లాడ్డాన్నీ కూడా బాగా వస్తుంది కాబట్టి అలాంటి జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఏలకులు కూడా తినడం వల్ల మన గొంతు అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది ఎక్కడ ఎటువంటి ఇరిటేషన్ లేకుండా ఇచ్చింగ్ లేకుండా గొంతు అనేది మనకి బాగుంటుంది అలాగే గొంతు బొంగురు పోవడం వల్ల కూడా కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాటికి కూడా మనం ఇలాగే పాలు కానీ వేడి నీళ్ళు కానీ ఇలాంటివి తాగాలి ఆ టైంలో మనం చల్ల నీళ్ళు కానీ చల్లటి పదార్థాలు కానీ ఇలాంటివి ఏం తినకూడదు ఇలాంటివి తినడం వల్ల మనకి గొంతు ఇంకా ఎక్కువ అయిపోయి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ టైంలో అలాంటివి చేయకూడదు మనం ఓన్లీ గొంతు వాటి మీదనే ఉండాలి తర్వాత ఈ గొంతుకల్సట పోవాలంటే మనం ఎక్కువ సేపు ఏదైనా తింటూ ఉన్నా కూడా ఇలాంటివి చేస్తున్నా కూడా గొంతుక అనేది అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ తినడం కానీ చేయడం కానీ ఇలాంటివి కూడా ఏం చేయకూడదు అలాగే గొంతు నొప్పి ఇలాగ రావడం అప్పుడు విక్స్ కానీ ఏమైనా కానీ వేసుకున్నప్పుడు కూడా విక్స్ ఇలాంటివి కూడా చాలా బయట దొరుకుతాయి అలాంటివి వేసుకున్నప్పుడు కూడా మన గొంతు అనేది చాలా రిలీఫ్ ఇస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ గొంతు నొప్పి వల్ల కూడా మనకి నిద్ర రాకపోవడం ఇలాంటివి చాలా ఇబ్బందులోస్తాయి కాబట్టి మనకి అలాంటి ఇబ్బందులు ఏం రాకుండా మనం చూసుకోవాలి అలాగే ఇంకా మనకి గొంతు నొప్పి గొంతు నొప్ప అనేది చాలా భయంకరంగా ఉంటుంది ఆ గొంతు నొప్పి నుంచి మనం మనం కాపాడుకోవాలంటే ఇటువంటి చిట్కాలనేది పాటించాలి ఈ చిట్కాలనేది పాటించినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి కానీ చాలా వస్తాయి కాబట్టి మనం వాటి వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనల్ని బాగా చూసుకోవాలి బాగా సంరక్షించుకోవాలి ఇలాంటి చిట్కాలు తీసుకుంటే మన గొంతుక అనేది బాగుంటుంది